మనకి భారతదేశంలో కనుమరుగవుతున్నది మనకి ఇప్పుడు హరికథలు అన్నమాట అండి హరికథలు బుర్రకథలు మనకి సంక్రాంతి టైంలో వచ్చే చెప్పే వాళ్ళు బుర్రకథల వాళ్ళు సో వీళ్ళంతా మనకి చాలా వరకు కనుమరుగైపోతున్నారు ఎందుకంటే ఈ కాలంలో ఎవరు అది మనకి వినడం వినట్లేదు అంత ఓపిగ్గా కూర్చొని ఆ కథలన్నీ మనకి ఒక గుడి దగ్గర కూర్చొని వాళ్ళు చెప్తుండగా ఎవరూ అక్కడ కూర్చొని మనకి అంత ఓపిగ్గా వినడం లేదు సో వీటిని అన్నింటిని మనం చాలా బర్ధపరుచు భద్రపరచుకోవలసిన విషయం అన్నమాట ఎందుకంటే బుర్రకథలు అంటే ఎలా అంటే ఆ బుర్రకథలు హరికథలు మనకి ఆ కథలలో మనకి ఒక జీవితమనేది ఉంటుందన్నమాట ఎలా అంటే మనకి ఆ కథలు ఒక నిజం కాబట్టి ఎందుకంటే పాతకాలంలో జరిగిన సంఘటనలు వాళ్ళు ఒక కథల్లాగా మనకి ఊరూరా వచ్చి ఇలాంటి మనకి పండుగల టైంలో మనకి ఇలా అంత చెప్తున్నారంటే అదొక మనకు వినాలసిందన్నమాట మనము అవన్నీ వినాలి అండ్ మనం అవన్నీ ప్రోత్సాహించాలి అన్నమాట అండ్ భద్రపచుకోవాలి అలాంటి విషయాలన్నింటిని అదేవిధంగా ఎందుకంటే అవంతా మనకి రామాయణము మహాభారతము ఇలాంటి గొప్ప గొప్ప గ్రంథాలలో ఉన్న విషయాలను వీళ్ళు మనకి ఒక కథ రూపంలో ఒక పాట రూపంలో మనకి చెప్తు అర్థం చేయిస్తారు అండ్ నాట్య రూపంలో వాళ్ళు ఆడే నాట్యము ఒక స్కిట్ రూపంలో మనకన్నీ చేసి చూపిస్తారు కాబట్టి మనకి ఈ బుర్రకథలు హరికథలనేది చాలా ముఖ్యమైనవి మన భారతదేశ కళలో అండ్ ఇవన్నీ మనకి కనుమరుగైపోతున్నాయి ఈ మధ్యకాలంలో మనకి ఎక్కడా ఇక్ ఇలాంటివి ఇలాంటి సంఘటనలు ఇలాంటి ప్రోగ్రామ్సు ఎక్కడ చేసేలాగా మనకి ఎక్కడ కనిపించడం లేదు సో మనకి ఇలాంటివంతా మనకి పాతకాలం నుంచి వస్తున్న ఒక సాంప్రదాయము ఒక నిజ నిజమైన కథలు ఒక నిజమైన కథలు కాబట్టి మనకి ఇవన్నీ మనం ఖచ్చితంగా వినాలసి ఉంటుంది ఇవన్నీ మనం చాలా భద్రంగా ఈ కథల్లన్నీ మనము సేకరించుకొని మన పిల్లలకు మన మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఇవన్నీ మనం చూపించాల్సి ఉంటుంది ఎందుకంటే ఇలా ఇలా జరిగింది ఇంతకుముందు సో ఇలా ఉంటుంది సో దాని వల్ల కూడా వాళ్ళు ఒక ఒక విధంగా మారుతారన్నమాట ఒక ఒక పాజిటివ్ పాయింట్ అనేది తీసుకోవచ్చు సో ఎందుకంటే ఆ కథలన్నీ నిజమైన కథలు నిజంగా జరిగిన కథలు కాబట్టి నిజంగా మన రామాయణము భార భారతము సో ఇలాంటి గ్రంధాల నించి అవన్నీ తీసుకొని వాళ్ళు మనకి పాట రూపంలో కథ రూపంలో చెబుతు ఉంటారు కాబట్టి సో మనం అవన్నీ నిజం ఖచ్చితంగా మనం అవి తీసుకోవాలిసి ఉంటుంది సో ఇలాంటి కథలని మనకి చాలా కనుమరుగైపోతున్నాయి సో మనము ఇవిటి ఇలాంటి బుర్రకథలు హరికథలన్నింటినీ మనము కాపాడుకుంటూ రావాలిసింది మనము మన బాధ్యత సో ఈ కథలన్నీ మన ఫ్యూచర్ జనరేషన్కి చాలా అవసరపడతాయి ఖచ్చితంగా మనం వాళ్ళకి చూపించడానికి ఒక ఉదాహరణగా ఉంటుంది సో ఇలా ఉన్నింది మాకు చిన్నప్పుడు ఇలా అంతా మాకొచ్చి కథలు చెప్పేవారు అని వాళ్ళకి ఒక ఉదాహరణగా ఉంటుంది మనం చూపించడానికి సో మనకి బుర్రకథలు ఈ హరికథలనేవి చాలా ముఖ్యమైనవి ఇవన్నీ చాలా కనుమరుగైపోతున్నాయి మనం ఇవన్నీ మళ్ళీ వీటిని తిరిగి తీసుకొచ్చేలాగా మనము ప్రయత్నించి వీటిని అన్నింటినీ మనము భద్రపరచవలసిందిగా కోరుతున్నాను